బైకింగ్ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే దాన్ని తొక్కాలిసినా అవసరం లేదు సైకిల్ మాదిరిగా నడపాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఊరికే పెట్రోల్ కొట్టించేసి బండి ఎక్కేసి స్టార్ట్ చేసేసి కీస్ పెట్టి రైజ్ అయ్యి ఎక్కితే అదే వెళ్తుంది మనం కంట్రోల్ చేసే విధానం ఒకటి వస్తే చాలు సైకిల్ తొక్కిన వాళ్ళకైతే నేను సైకిల్ తొక్కిన వారకైతే ఈ బైకింగ్ చాలా ఇష్టం ఎందుకంటే సైకిల్ తొక్కి తొక్కి తొక్కి అలసిపోయి ఇంక విసుగు వచ్చేసి వద్దు ఇంక సైకిల్ తొక్కకూడదనుకున్న అదే బైక్ ఎక్కితే కానీ ఇంక తొక్కాలిసినా అవసరమేం ఉండదు కదా బైక్కి డైరెక్ట్ పెట్రోల్ కొట్టించడం స్టార్ట్ చేయడం వెళ్ళడం అట్ల బైకింగ్కి వెళ్ళినప్పుడు లాంగ్ డ్రైవ్కి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆ బైకింగ్ చేస్తున్నప్పుడు వేగంగా వెళ్ళడం వెళ్తున్నప్పుడు మంచి గాలి రావడంతో మనకు ఉత్సాహము వస్తుంది అన్నమాట ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఉత్సాహం వస్తుంది ఇంకా అలాగే గూస్బంప్స్ వస్తాయి అంటే మనము జస్ట్ వట్టి చూస్ బైకింగ్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నప్పుడు గూస్బంప్స్ వస్తాయి మనం ఎప్పుడు చేస్తాం రా ఇలాగా మనం ఎప్పుడు ఇలా బైక్ డ్రై బైకింగ్ చేయడం లాంగ్ డ్రైవ్కి ఎట్లా ఎళతాం అని బైక్లో అట్లా బైకింగ్ గురించి అయితే చాలానే ఉన్నాయి కానీ బైకింగ్ రేసులు కూడా ఉన్నాయి ఇంక రేసులు కూడా అవి చెప్తే కానీ ఇంక అది ఎక్కువ మిట్ట ప్రాంతాల్లో చేయడం మిట్టలో హెచ్చు తగ్గులని దాటడం కొండల్ని ఎక్కించడం ఫారెస్ట్ ఏరియాల్లో నడపడం చెట్ల మధ్యల్లో నడపడం చెట్ల మీద నడపడం బిల్డింగ్ పైన నడపడం ఇలా చాలా రకాలు ఉన్నాయి బైకింగ్ ఆ బైకింగ్లో నేల మీద అయితే చాలా సేఫ్టీ ఎన్నో మా ఎంతో మంది సాహసాలు చేస్తుంటారు ఈ బైకింగ్లో మొదటి స్థానాల్లో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలా బైకింగ్ చేయడం వల్ల ఉత్సా మంచి ఉత్సాహం వస్తుంది మంచి ప్రేరణ వస్తుంది